ఆ హలో మేడం ఇట్లా నేను మా పిల్లల కోసం లీవ్ కావాలని కాల్ చేసిన మేడం ఆ అవును మేడం రియన్ష్ వాళ్ళ ముమ్మీనే మీరు ఒక టూ డేస్ మా ఇంట్లో పండగ ఉంది మేడం మాకు లీవ్ కావాలి మేము ఇంట్లో దేవుడిని చేసుకుంటున్నాము మేడం దానికోసమనే లీవ్ కావాలి మాకు ఒక టూ డేస్ లీవ్ ఇవ్వండి మేడం అదే కరెక్టే కానీ ఇపుడు కొంచెం అర్జెంట్ ఉన్నది అందుకోసమనే అడుగుతున్నాము అదే మేడం ఒక టూ ఆ చెప్పండీ మేడం ఆ అదే మేడం మేము చూసుకుంటాము రెగ్యులర్గా పంపిస్తాము స్కూల్కి కానీ ఇప్పుడు కొంచెం అర్జెంటు ఇంట్లో పండగ ఉన్నది కాబట్టి అడుగుతున్నాము మేడం వేరే ఇంకా పర్సనల్ ఐతే మేము ఎందుకు అడిగేవాళ్ళము మాకు కూడా స్కూల్కి పంపించాలనే ఉంటుంది కదా అదే కరెక్టే మేడం కానీ ఇప్పుడు పండగ అర్జెంటు అయింది అందుకోసమే వేరే ఇంకా రీజన్ అయితే మేము ఏమి తీసుకోబోయేవాళ్ళం లీవ్ ఏం తీసుకోకపోతుము కానీ ఇపుడు అర్జెంటు మాకు పండగ ఉంది కదా దాన్ని ఎట్లాగో పోస్టుపోన్ చేయలేము కదా మేడం అందుకోసమనే అడుగుతున్న ఈ ఒక్కసారికి ఇవ్వండి ఆ సరే